సినిమాల విషయాలకు వస్తే ఇప్పటి సినిమాలకన్నా అప్పటి సినిమాలలో నాకైతే చాలా అంటే చాలా ఇష్టం ఇప్పటి సినిమాలలో పాటలు ఇవి ఇవి మంచిగా అనిపించట్లేదు సార్ నాకు ఇష్టమైన నటుడు అంటారా ప్రభాస్ అతని కేరెక్టర్ కానీ అతని బిహేవియర్ కానీ అతని స్మైల్ కానీ నాకు అంటే చాలా అంటే చాలా ఇష్టం సార్ ఉంటాడు ఏమో సిక్స్ ఫీట్ త్రీ ఇంచెస్ అట్లా ఉంటాడు ఏమో అని ఉంటాయి ఏమో కానీ చాలా మంచి మనిషి అతని పాటలు కానీ అతని సినిమాలు కానీ నాక్ ఫస్ట్ డే ఏ సినిమా వచ్చినా ఫస్ట్ డే ఫిస్ట్ షో వెళ్ళి వెంటనే చూస్తాను నేను ప్రీమియర్ షో ప్రీమియర్ షో అయితే ఎర్లీ మార్నింగ్ వెళ్ళి చూస్తాను ఇంక ఫోరో క్లాక్ షో ఫోరో క్లాక్ షో అంటే అది ఒక ఫ్యాన్ షో అన్నమాట ఎర్లీ మార్నింగ్ వెళ్ళి నేను చూస్తాను ఆ సినిమాలు ఇంక పాటల విషయాలు వస్తారా పాటల విషయాలకు వస్తే నాకు మైన్లీ నైంటీస్ నైంటీస్ సాంగ్స్ అంటే చాలా ఇష్టమండి చాలా అంటే చాలా ఇష్టం లైక్ పవన్ కళ్యాణ్ సాంగ్స్ కానీ ప్రభాస్ సాంగ్స్ కానీ వెంకీ సినిమాస్ వెంకీ సాంగ్స్ కానీ రవితేజ గారి సాంగ్స్ కానీ ఈ వీళ్ళ పాటలు అప్పటిలో చాలా హైప్ వచ్చింది మాస్ సాంగ్స్ చాలా ఊపు తెప్పించే సాంగ్స్ అవి ఎన్నెన్నో ఎప్పుడన్నా బయటకు వెళ్ళిన ఎక్కడకన్నా వెళ్ళిన వీళ్ళ సాంగ్స్ ఎక్కువ వింటాను అన్నమాట ఎక్కువ అంటే ఎక్కువ వింటాను చాలా అంటే చాలా ఇష్టం వీళ్ళ సాంగ్స్ నాకు

అంత అంత అంత అంతా చాలా అంటే చాలా బాగుంటుంది అండి ఎక్కడకన్నా వెళితే మాత్రం పక్కా మేము ఈ సాంగ్స్ అన్నీ డౌన్లోడ్ చేసుకొని ఆఫ్లైన్లో పెట్టుకొని అలా వింటు వెళ్ళిపోతు ఉంటాను నేనైతే ఆ సాంగ్సు చాలా అంటే చాలా ఇష్టం ఈ సాంగ్స్ మీద నేను ఒకసారి డ్యాన్స్ కూడా చేసాను అంటే ఒక మాస్ సాంగ్స్కి వెంకీ సాంగ్ ఒక చిత్రంలోనిది నేను టెంత్ క్లాస్లో ఉన్నప్పుడు చేశాను ఆ సాంగ్ నాకు ఆ సాంగ్ అంటే ఇప్పటికి చాలా ఇష్టం అది అది ఒక ప్రైవేట్ లేండి కానీ అది చెప్పలేను ఇప్పుడు కానీ అది చాలా అంటే చాలా ఇష్టం మస్తు అంటే చా మస్తు ఎంజాయ్ చేసేవాడిని అప్పుడు నేనైతే ఆ పాట ఇప్పటికి కూడా నైంటీ సాంగ్స్ ఎవరికి నచ్చవండి మెలోడీస్ ఇప్పుడు ఇచ్చే సాంగ్స్ వినబుద్ది కాదు అసల అంత మళ్ళీ మళ్ళీ వినిపించేంతలా ఉండట్లేదు సాంగ్సు అప్పటిలో సుబ్ర బాలసుబ్రమణ్యం గారు కానీ కీరవాణి గారు కానీ వాళ్ళ డైరెక్షన్సు వాళ్ళ సారీ వాళ్ళ పాటలు వాళ్ళ మ్యు మ్యూజీషియన్ చాలా బాగుంటుంది అండి వాళ్ళవి